హలో

సర్ ఇది నేను మీ దగ్గర నుంచి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ స్టాక్ తీసుకున్నాను కదా అది గత కొన్ని రోజులగా నా దగ్గరే ఉంటుంది అది అమ్ముడు పోవట్లేదు సర్ ఐస్ క్రీమ్ స్టాక్ అనేది నా దగ్గరే ఉంటుంది నేను ఎవరు వచ్చి ఆ ఐస్ క్రీమ్ని తీసుకోవడానికి ముందుకు రావట్లేదు జనాలు కూడా వాళ్ళకి నాకు తెలిసినంతవరకు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఫ్లేవర్స్ అనేవి వాళ్ళకి అంతగా నచ్చట్లేదు అలానే మనం చూస్తుంన్నట్లయితే మన కంపెనీ నుంచి మనం తయారు చేసే ఐస్ క్రీమ్స్ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయ్యనేసి కొన్ని కంప్లైంట్స్ అనేవి వచ్చాయి సర్ సర్ మనం ఇప్పుడు మన ఐస్ క్రీమ్ని ఇంతవరకు ఎక్కువ మనకి సేల్స్ అనేవి లేవు మీ దగ్గర నుంచి కూడా తీసుకుని నాక్కూడా ఎటువంటి డబ్బులు అనేది నేను కూడా సంపాందించుకోలేదు సర్ మీ దగ్గర నుంచి తీసుకున్న స్టాక్ అంతా మా షాప్లోనే అలానే ఉండిపోయింది ఇప్పుడు మనం ఇప్పుడు మీరు కొత్తగా తయారుచేస్తా అంటున్నారు ఆ తయారు చేసేదైనా కానీ మనం కొత్త ఫ్లేవర్స్తో జనాలకి నచ్చినట్టుగా తీసుకొచ్చి తక్కువ ప్రైజ్లో మనం చేయడానికి చూద్దాం సర్ అవును సర్ కస్టమర్స్ కూడా కొన్ని వాళ్ళు అడిగినా ఫ్లేవర్స్ ఉన్నాయి అవి కూడా నేను రాసుకొని ఉన్నాను మన దాంట్లో కొత్తగా తయారు చేసేటప్పుడు వాటితో వా కస్టమర్స్ యొక్క ఛాయిస్ని తీసుకొని మనం తయారుచేద్దాం సర్ ఓకేనా సర్ ఇదనేది మీరు కొంచెం పరిగణలో తీసుకుని చేస్తే మనకి సేల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతుంది సర్ త్యాంక్ యూ సర్ త్యాంక్ యూ సో మచ్